హలో మ్యామ్ ట్రావెల్ వాళ్ళా మేడం ఇందిరా గాంధీ జువాలజికల్ పార్కుకి వెళ్ళాలి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వెళ్తున్నాం అంటే ఇట్లా హౌస్ని బట్టి ఏముండదా పర్సన్స్ బట్టే ఉంటుందా మేము ఒక టు డేస్లో ఈవినింగ్ ఫైవ్కి వెళ్లాలి అనుకుంటున్నాం కానీ ఈవినింగ్ ఫైవ్కి మేము మళ్లీ రిటర్న్లో కూడా మీ క్యాబే తీసుకొని వస్తాం ఓకే ఓన్లీ పార్క్ అంతే కానీ మీరు అక్కడ డ్రాప్ చేసి మీరు రావడం కాదు రిటర్న్లో కూడా మీ క్యాబ్ లోనే వస్తాం

ఓకే అవును అవును

ఓకే మ్యామ్ మేం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం డిసైడ్ అయి ఓన్లీ డ్రాపింగ్ ఆ లేదంటే మీరు కూడా మాతో ఉండడమా తెలుసుకొని మీకు మళ్ళీ ఇదే నెంబర్కి కాల్ చేస్తాం ఓకే మ్యామ్ థ్యాంక్యూ